నేను చిన్నప్పటి నుండి క్రీడలలో చాలా ఆసక్తిని కలిగి ఉన్నాను క్రీడలు నాకు ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఆనందాన్ని పొందడానికి ఒక గొప్ప మార్గం ఆటలు మనుషులకు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి ఆనందానికి దారి తీసే కొన్ని మార్గాలు ఏమిటంటే శారీరక కార్యకలాపాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి ఒత్తిడి కారణంగా మన శరీరం కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది ఇవి మన శరీరాన్ని హానికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తాయి క్రీడలు ఈ హార్మోన్లు తగ్గించడంలో సహాయ పడతాయి ఇది మనకి రిలాక్స్ అవ్వడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది క్రీడలు మనకు ఒక లక్ష్యాన్ని అందిస్తాయి క్రీడలలో మనం ఒక లక్ష్యం కోసం పనిచేస్తాము ఇది మనకు ఏదైనా సాంధించగలమని భావించేలా చేస్తుంది ఇది మనకొక భావోద్వేగ పునరుద్ధరణను అందిస్తుంది మరియు మనకు ఆనందాన్ని కలిగిస్తుంది క్రీడలు మనకు సామాజిక అనుబంధాన్ని అందిస్తాయి క్రీడలు సాధారణంగా ఇతర ప్రజలతో పాటు ఆడబడతాయి ఇది మనకు కొత్త స్నేహితులను సంపాధించడానికి మరియు ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇది మనకు ఒక భావోద్వేగ పునరుద్ధరణను అందిస్తుంది మరియు మనకు ఆనందాన్ని కూడా అందిస్తుంది నేను కోనసీమ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను మా ప్రాంతంలో అనేకరకాల సాంప్రదాయ క్రీడలు ఉన్నాయి వీటిలో పోలికట్ గోలీ మరియు ముగ్గుళ్ళు ఉన్నాయి ఈ క్రీడలు మా ప్రజలకు ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఆనందాన్ని పొందడానికి ఒక గొప్ప మార్గం నేను ఈ క్రీడలను చిన్నప్పటి నుండి ఆడుతున్నాను అవి నాకు ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఆనందాన్ని పొందడానికి ఒక గొప్ప మార్గం నేను ఈ క్రీడలని నాకు ప్రియమైన వారితో కలిసి ఆడడం చాలా ఇష్టం ఇది నాకొక భావోద్వేగ పునరుద్ధరణను అందిస్తుంది మరియు మనస్సును ప్రశాంత పరుస్తుంది నేను కోరుకొనేది మా ప్రాంతంలోని ప్రతీ ఒక్కరు క్రీడలను ఆడేలా చేయడం క్రీడలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం